నేను ఏ కళాకారులను చూసి ప్రభావితం అవ్వలేదు నాకు ఇష్టమైన కళాకారులు కూడా లేరు నాకు ఎక్కువ మిషన్ కు కుట్టి కుట్టు మిషన్ కుట్టే వాళ్లంటే చాలా మంచి అనిపిస్తే ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సులు కుడతారు కాబట్టి వాళ్ళు వేరే విధమైన డ్రెస్సులు కుడతారు చిన్న పిల్లలకి గౌన్లు కుట్టటం ఆ గౌనులను చాలా ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళు ఒక రకమైన గౌన్ని ఒక రకంగా కుడతారు ఒక గౌన్సే కుట్టడం కాకుండా ప్లాజా పాయింట్లు చుడిదార్స్ లంగా ఓణీలు వివిధ రకమైన డ్రెస్లను కుడతారు ఆ డ్రెస్లు కుట్టడం వల్ల వాళ్లు వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తారు అందువల్ల నాకు వాళ్లు ఆ పనిని చూసి మిట్టు కుట్టు మిషన్ చూస్ కుట్టే వాళ్ళని చూసి చాలా ప్రభావితం అయ్యాను స్పెషల్గా క కళాకారులు అంటే ఏమి ఇష్టం లేదు కానీ ఇట్లా కుట్టు మిషన్ కుట్టే వాళ్ళని చూస్తే మంచానికి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు బ్లౌజులును జాకెట్లను కుట్టడం గానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఆ ఒక్కొక్క రకమైన ఒకొక్క విధంగా కుడతారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్లు పెడతారు ఆ విధంగా వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది రకరకాల వివిధ విద్ విద్ వివిధమైన బ్లౌజులష్ బ్లౌజులు ఉంటాయి ఒక్కటే రకం కాకుండా వేరే వేరే రకాలు రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని చూసి ఆ పనిని చూసి నేను చాలా ఇష్టపడతాను మళ్లీ ఆ పని నేర్చుకోవడం కూడా నాకు మంచిగా అనిపిస్తూ అనిపిస్తుంది నేర్చుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను మళ్ళీ అది కూడా బాగా ఆ పని ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ పెరిగింది ఒక్క బ్లౌజు కుడితేనే మూడువందలు నాలుగువందలకు కుడుతున్నారు మళ్లీ డిజైన్ బట్టి రేటు ఉంటుంది కాబట్టి ఆ పనిని చూసి మంచనిపిస్తుంది